వార్తల్లో చూపించే విషయాలకు వాస్తవంలో జరిగే విషయాలకూ మధ్య చాలా తేడానే ఉంటుంది ముఖ్యంగా వార్తాపత్రికలు జరిగింది ఒక విషయం ఐతే వారు చూపించేది ఇంకొక విషయాన్ని అక్కడ జరిగేది గోరంతైనా వారు చెప్పేది మాత్రం కొండంత ఉదాహరణకీ ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతూ ఉండి చిన్న విషయం మీద అది వార్తపత్రిక కానీ చూస్తే అక్కడున్న ప్రాంతం అందరూ కూడా కొట్టుకొని చచ్చిపోతున్నారనే దుష్ప్రచారాలన్నీ ప్రచురిస్తూ ఉంటారు దీనివల్ల అక్కడ స్థానికంగా లేనివారు ఆ వార్తలు చూస్తే వారే వారు చెప్పిందే నిజమని అనుకుంటారు తప్ప అక్కడ వాస్తవంగా ఏం జరిగిందని వారు అర్థం చేసుకోలేరు అంతేకాకుండా వార్తాపత్రికలు ప్రస్తుతం అనేక రకాలుగా దారి తప్పిందనే చెప్పుకోవచ్చు ఒక సినిమా సినిమా స్టార్ కానీ వారు ఒక ప్రముఖ వ్యక్తులు కుటుంబంలో ఏదైనా చిన్న అలజడి జరిగితే వార్తల్లో ఒకటికి పదిసార్లు వేసిందే వేసి వేసిందే వేసి చెబుతూనే ఉంటారు అదే ఎక్కడైనా స్థానికం స్థానికంగా చిన్నచిన్న పల్లెటూరిలో కానీ ఒక రోడ్డు పక్కన కానీ ఒక అనామకుడికి ఏదైనా అన్యాయం జరిగిందంటే మాత్రం కనీసం సోషల్ మీడియా కూడా ఎవరికీ తెలియకుండా పోతుంది ఒక సినిమా స్టార్ కుటుంబంలో ఏదైనా ఒక శుభకార్యం జరిగినా ఒక అశుభకార్యం జరిగినా ఏదైనా చిన్న అలజడి జరిగినా న్యూస్ ఛానల్ మొత్తం వారి ఇంటి ముందే ఉంటున్నాయి దీనికి ఉదాహరణగా ప్రముఖ సినీ

కూతురు పుట్టడంతో హాస్పిటల్ చుట్టూ స్థానిక వార్తాపత్రికలన్నీ రావడం జరిగింది ఒక మారుమూల ప్రాంతంలో చితికి కూడా డబ్బు చితికి అవి అంటించడానికి డబ్బులు లేక కాటికి పంపించడానికి డబ్బులు లేక ఒక భర్త తన భార్య శవాన్ని భుజం మీద వేసుకొని నడుచుకుంటూ స్మశానం వరకూ తీసుకు వెళ్ళి అక్కడ దహన సంస్కారాలు చేయడం తన సొంతంగా ఇంత ఘోరమైన సంఘటనని ఏ వార్తాపత్రికలు కూడా పట్టించుకోకపోవడమనేది చాలా బాధాకరమైన విషయమని చెప్పాలి దీన్ని బట్టి వార్తాపత్రికలు ఆ న్యూస్ చానెల్స్ కానీ ఎంతలా దిగజారిపోతున్నాయో మనకు ఈ విధంగా అర్థమవుతుంది అంతేకాకుండా వార్తాపత్రికలు ముఖ్యంగా నకిలీ వార్తలను ప్రచారం చేయడం వల్ల ప్రజలు తప్పుదారి పడుతున్నారు ఇది సమాజానికి చాలా భారంగా చాలా ఇబ్బందిగా చాలా ఒక ఒక విలువైన విషయాన్ని కాస్తా వారు తప్పుదోవ పట్టించి వేరే విధంగా చెప్పడం వల్ల స్థానికంగా ఉన్నవారు ఆ చుట్టుపక్కల ఉన్నవారు జరిగినదాన్ని చెప్పలేకపోవడంతో తప్పుడు వార్త ప్రచురించడంతో ఎవరైతే నిందితుడు ఉన్నారో వారు సంతోషంగా తిరుగుతున్నారు ఎవరైతే బాధింపబడ్డ బాధితులు ఉన్నారో వారు న్యాయం కోసం కోర్ట్ న్యాయస్థానాల వైపు పోలీస్ స్టేషన్ల వైపు వెళ్ళి తిరిగి తిరిగి వారి ఆశ కాస్త నీరుగా మారిపోయి వారి ఆశ అలాగే ఉండిపోతుంది ధనవంతుడు ఎట్లాగైనా బ్రతకగలుగుతున్నాడు పేదవాడు ఏమైపోతున్నాడో కూడా తెలియడం లేదు ఈ తప్పుడు వార్తలు వల్ల ముఖ్యంగా ప్రజలే నష్టపోతున్నారని చెప్పాలి